చెప్పండి అవును తీయలేమండి తిరుపతి దగ్గర తిరుమల ఉంది తెలుసా మీ వెళ్ళారా మీరు అది మొత్తం తిరగాలంటే ఇప్పుడు ఓక టు త్రీ డేస్ అవుతుంది దానికి నడిచి కూడా వెళ్ళొచ్చు స్టెప్స్ ఉంటాయనమాట అక్కడ టు ప్లేసెస్ టు సైడ్స్ ఉంటుంది ఒక సైడ్ అంటే వన్ టు థౌసండ్ స్టెప్స్ ఉంటాయి ఇంకో సైడ్ వెళ్తే త్రీ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ వస్తుంది సంథింగ్ వస్తాయి లేదంటే బస్లో కూడా వెళ్ళొచ్చు కాకపోతే అక్కడేం స్పెషాలిటీ ఏమంటే నడిచి వెళ్లినామంటే తొందరగా దర్శనం అయిపోతుంది వెంకటేశ్వర స్వామి ఉంటారక్కడ అదే అదే మనము కార్లో కానీ బస్లో వెహికల్స్లో వెళ్ళామంటే టు త్రీ డేస్ అవుతుంది దర్శనం అయ్యేదానికి అది చూసుకున్న తరువాత కింద తిరుచానూరు ఉంది అక్కడ పద్మావతి అమ్మవారు ఉన్నారు అది చూసేకి ఒక టు డేస్ అవుతుంది అక్కడ కూడా రెస్టారెంట్కి వెళ్తే సేమ్ ఇలాగనే నడిచెల్నామంటే తొందరగా అయిపోతుంది వెహికల్స్ దాంట్లో ఏంటంటే టు డేస్ అట్లా అవుతుంది మళ్ళా చంద్రగిరి కోట చూసినారా అక్కడ పెద్ద పాత రాజులు బ్రిటిష్ వాళ్ళంతా ఉంటారు వాళ్లున్నప్పుడు కట్టిన గోడలు అవంతా ఉంటాయి అవంతా చూడచ్చు రాజులు వాడిన కత్తులు ఇంకా అవంతా ఉంటాయి రాజులు వాడినవంతా అవి కూడా చూడచ్చక్కడ